హలో విశాల్ మార్టేనా అండి అది విశాల్ మార్ట్ షాపింగ్ మాలేనా ఓకే అండి ఓకే అండి కొన్ని కాత్స్ కొనడానికి అండి ఏమన్న ఆఫర్సు ఉన్నాయా

ఓకే అవునా ఓ రెడ్ కలర్ పైన ఓకే అండి డ్రస్సెస్ బాగుంటాయా అండి అవును ఓ ఓకే అండి

ఓకే అండి కిచెన్కి సంబంధించి ఇంగ్రీడియన్స్ మీరు ఏమన్నా ఆఫర్స్ పెట్టారండి

ఓకే అండి అంతే అండి ఇంక ఓకే అండి అయితే

ఓ ఓకే ఓకే అండి వస్తాను అండి ఒకసారి చూస్తాను అక్కడ లెగిన్స్ కానీ టాప్స్ అన్నీ ఆఫర్స్లో ఉన్నాయి కదండి

ఓకే అండి ఓకే అండి స్పెషల్ ఆఫర్ పెట్టారా ఓకే అండి వ వస్తానండి ఒకసారి అన్నీ ఆఫర్స్ వచ్చాయి అవునండి ఓకే అండి చాల జువలరీస్ కూడా ఓ ఓకే అండి ఓకే అండి ఓకే